గమనించడానికి నాకు ఇష్టమైన పక్షి పిచ్చుక ఎందుకంటే ఆ పిచ్చుక అనేది చెట్ల మీద తన గూడును అక్కడొక పుల్ల ఇక్కడొక పుల్ల ఇక్కడొక పుల్లను సేకరించి గూడుని నిర్మించుకుంటుంది మరియు ఆ గూటిలో తన యొక్క గుడ్లను ఉంచి పొదిగి పిల్లల్ను గూడా కంటూ ఉంది ఆ పిల్లలపై ఆ పిచ్చుక అనేది చాలా చాలా ప్రేమను ప్రదర్శిస్తుంది ఆ గూడును కూడా ఆ పిల్లలకు అనుకూలమైనటువంటి క్రింద పడిపోకుండా చాలా క్షేమంగా ఉండేటట్టుగా గూడును కట్టుకుంటుంది అలాగే ఆ పిల్లల్ను కొంచెం పెద్దగెదిగిన తర్వాత ఎక్కడికైనా వలస కూడా తీసుకొని పోతూ ఉంది కాబట్టి నాకు ఇష్టమైన పక్షి ప్రవర్తన పిచ్చుక